విశాఖపట్నం జిల్లాలో యువతకి ఇప్పుడు ఏంటంటే యువత యువతకి ఇప్పుడు ఉద్యోగాలు కానీ చదువు గురించి కానీ దేంట్లో ప్రతి ప్రభుత్వం వస్తుంది కానీ ఏ ప్రభుత్వం ఉద్యోగానికి సంబంధించింది విద్యార్థులకు సంబంధించింది ఏ పథకం అనేది తీయట్లేదు ప్రతి ప్రభుత్వం రావడం వాటి పని వాటి చేసుకోవడం ఇక్కడ విద్యార్థుల గురించి అయితే పట్టించుకోకపోవడం ఇలాంటి సమస్యలు అయితే ప్రతి జిల్లాలో ఉన్నాయి విశాఖపట్నంలో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు అన్నీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు వాళ్ళ చదువులు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే ఒక జిల్లాకి రెండు మూడు జాబ్స్ రెండు మూడు ఉద్యోగాలు ఓపెన్ చేస్తారు అంతే అది కోట్లలో ఉంటారు లక్షలలో ఉంటారు కానీ ఇలాంటి సమస్యలు ప్రతి విద్యార్థి వెతుకుంటున్నారు ఎవరు తనకు చదువు సంబంధించిన ఉద్యోగం అయితే చేయట్లేదు ఇది ప్రతి జిల్లాలో ప్రతి మనిషి ప్రతి విద్యార్థి ఫేస్ చేస్తున్నారు ఈ సమస్య అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు సరిపడ ఉపాధి అయితే లేదు విశాఖపట్నంలో ప్రతి విద్యార్థికి ఉద్యోగం అనేది లేదు ఇది ఇలాంటివి అయితే చాలా అంటే ఉద్యోగం వస్తున్నాయి కాకపోతే ఎలాంటివి ఒక ఒక ఒక మ ఒక జిల్లాకి ఓన్లీ రెండు ఉద్యోగాలు ఉన్నట్టు లేదా మూడు ఉద్యోగాలు ఉన్నట్టు అలా ఉంటే లక్షలలో ఉన్నారు విద్యార్థులు వాళ్ళు అందరు ఏమైపోవాలి ప్రతి విద్యార్థికి జాబ్ లేదు ఎవరికి జాబ్ లేదు చదువు ప్రతి ఎవరైతే చదువుకున్నారు ఒక డిగ్రీ చేసిన విద్యార్థి దానికి రిలేటెడ్ జాబ్ అయితే చేయట్లేదు